హలో అవును అండి ఓకే సార్ సార్ ఫ్యామిలీ అందరూ చేసిన యాక్టివిటీస్ కట్టా ఎమైనా ఉన్నాయా అంటే మనకి వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ ఒకటి ఉన్నది సార్ ఆర్ ఇప్పురు వైజాగ్లో చూస్తే ఆర్కే బీచ్ ఒకటి చర్చ్ ఒకటి ఉంటుంది సార్ మళ్ళీ అలాగే సబ్మెరీన్ అని ఉంటుంది సర్ మనం లోపలికి వెళితే ఆల్ ప్రతీది అంటే అప్పట్లో సీలో ఎలా అయితే సబ్మెరీన్లో ఉండి ఎలా అయితే ఫైట్ చేసారో అవి అనేది వాళ్ళు ఎక్స్ప్లయిన్ చేయడం అనేది జరిగింది సార్ అది ఒకటి ఉంటుంది అలాగే మనం రోప్ క్లైంబింగ్ అనేది కూడా మనం చేయవచ్చు సర్ ఉంటుంది మనకి బీ అంటే అక్కడి నుంచి కైలాసగిరి నుంచి మనలని తీసుకెళతారు మనకి అది ఒకటి బాగుంటుంది సర్ ఇలా విజయవాడ వచ్చేస్తే కనక దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది సర్ అది ఒకటి చూడవచ్చు మళ్ళీ కాకినాడకి వచ్చేస్తే బీచ్ ఉంటుంది సర్ అలాగే మళ్ళీ మీరు ఏదైనా మంచి ఫోరెస్ట్ కట్ట ఏమైనా చూడలి అనుకుంటే ఇక్కడ మనకీ కాకినాడ మాడా ఫోరెస్ట్ ఉంటుంది సర్ అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు అదొకటి బాగుంటుంది సర్ మళ్ళీ ఇలా యానం వచ్చేస్తే పోండిచ్చేరి ఇలా యానం వచ్చేస్తుంటే అక్కడ యానంలో బీచ్ కట్ట అన్నీ ఉంటాయి సర్ అవి అవికూడా చూడవచ్చు సర్ అంటే మీరు తిరుపతి లాంటివి ఇలాంటి ప్లేసెస్ దర్శనం చేసుకోవాలి తిరుపతి అన్నవరం ఇలాంటి ప్లేసెస్ కూడా మీరు దర్శనం చేసుకోలని అనుకుంటే మ్యాగ్సిమమ్ వన్ వీక్ పడుతుంది సార్ అవును సర్ మేమే చూస్తాము సర్ అంటే మనం ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటే సర్ అంటే ఒక్కోక్క దిక్కుకి వన్ డే లేకపోతే టూ డేస్ అలా స్టే చేసుకుంటే మీరు వన్ వీక్లో మ్యాగ్సిమమ్ ఆంధ్రప్రదేశ్ అంతా మీరు చూడలేరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని హైలెట్ ప్లేసెస్ అయితే మీరు చూడగలరు సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ స్ ఎంతమంది వస్తున్నారు సార్ మీరు ఓకే సార్ మేము అవన్నీ చూస్తాము సార్ మీరు ఎంత మంది వస్తున్నారు సార్ సిక్స్ మెంబర్స్ వరకూ వస్తారా సార్ ఓకే సార్ సార్ కార్ కట్టానీ మేమే పెట్టుకోవాలా సార్ లేకపోతే మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారా సార్ ఓకే సార్ మేము కార్ కట్టానీ మేము ఎరేంజ్ చేస్తాము సార్ ఆ మీరు అండ్ ఏ డేట్ని మీరు స్టాట్ అవుతారు సార్ అంటే ఎక్కడికి వస్తారు మీరు ఎయ్టీన్త్ నా సర్ అదే ఎయ్టీన్త్న ఎక్కడికి వస్తారు సర్ ఓకే సార్ అయితే కాకినాడ నుంచి మనం అయితే రాజమండ్రి కూడా వెళ్ళవచ్చు సార్ రాజమండ్రిలో కూడా బాగుంటాయి సార్ రాజమండ్రి కూడా చూడవచ్చు ఓకే సార్ అంటే రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ ఉన్నది సర్ అక్కడ ఉన్న కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి రివర్ బే ఉంది మళ్ళీ గాట్స్ ఉన్నాయి సర్ గోదారి గాట్స్ అవి కూడా చూడవచ్చు సర్ ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం మాట్ల అక్కడ అలా కూర్చుంటే మీకు ఓకే సార్ అయితే నేను మీకు ఇప్పుడు వాట్సప్ చేస్తాను సర్ అసలు ప్లాన్ ఏంటి షెడ్యూల్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఓకే సార్ నేను ఇప్పుడు సెండ్ చేస్తాను సర్ మీకు అసలు ప్లాన్ ఏంటి ఎన్ని డేస్ ఉంటాను ఎన్ని డేస్కి ఎలా చేయాలని ఇప్పుడు మీకు నేను పంపిస్తాను సర్ ఓకే నా సార్ థ్యాంక్ యూ సర్